ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఒకటి ముప్పై ఒకటోవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై రెండు ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో తారీఖు పదకొండు రెండు వేల ఇరవై పదహారవ తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిదో తారీఖు పన్నెండో నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది